హలో మొబైల్ షాప్ ఓనరా మేము మా ఫోన్ రీచార్జ్ చేపించాలి జియో ఇప్పుడు వన్ మంత్కి ఎంత వస్తుంది ప్యాకేజ్

ఇప్పుడు డేటాకి ఇంకా కాల్స్కి అయితే రెండింటికి ఎట్లా ఉంటుంది లేదంటే ఒక్కదానికి ఎట్లా ఉంటుంది చెప్పండి

అవునా మీ దగ్గర త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కి ప్యాకేజ్ చెప్తారా త్రీ మంత్స్ ప్యాకేజ్

అవునా మీ మీ షాప్లో ఏమైనా క్రొత్త మొబైల్స్ ఉన్నాయా

ఇప్పుడు ఐఫోన్ ఫిఫ్టీన్కి ఎంత ప్రైజ్ వచ్చేసి ఇంకా ఏమైనా కొంచెం తగ్గిస్తారా ఓకే ఇప్పుడు నా ఫోన్ వివో అన్నమాట మీ దగ్గర ఏమైనా పౌచెస్ ఉన్నాయా మీ షాప్లో ఓకే ఓకే ఓకే థ్యాంక్ యూ